అవును సార్ రమ్య ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాము సార్ ఓకే సార్ ఓకే సార్ ఉన్నాయి చాలా ప్లేసెస్ అవును సార్ మా కాకినాడలో అట్ట్రాక్ట్ చేసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి సార్ ముఖ్యంగా అయితే మనకి ఇక్కడ ఇక్కడ కాకినాడ దగ్గరలో మాడా ఫారెస్ట్ ఉంది సార్ అది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ కాకినాడ కాకినాడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే వెళ్ళిపోతాం సార్ కోరంగి అని అంటారు సార్ అక్కడ దాని ప్లేస్ ని బైపాస్ మీ నుంచి వెళ్తే మానం చాలా దగ్గర తొందరగా వెళ్ళిపోతాం సార్ సో నెక్స్ట్ ఏంటంటే సార్ మనకు బీచ్ సార్ దీనికి అపోజిట్ సైడ్ లో ఉంటుంది కాకినాడ బీచ్ చాలా ఫేమస్ సార్ ఉప్పాడ బీచ్ అంటారు సార్ దాన్ని సార్ మనం ఉప్పాడ ఉప్పెన మూవీ చూసాం కదా సార్ అక్కడ షూటింగ్ అంతా అక్కడే జరిగింది సో మీరు అది కూడా విజిట్ చేయొచ్చు దగ్గర్లోనే గ్లాస్ బ్రిడ్జి ఒకటి ఉంది అండ్ అక్కడ మనకు లైట్ హౌస్ కూడా ఉంది సార్ దానికి పర్మిషన్ అడిగితే మనం అక్కడికి కూడా వెళ్లొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంది అంటే సార్ మనం పర్మిషన్ అన్న తీసుకుందాం సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏంటి సార్ మనకి మాక్సిమమ్ ఒక టూ డేస్ పట్టొచ్చు సార్ ఎందుకంటే మనం ఫ్రీగా తిరిగి రావాలంటే ఒకరోజు అని పెట్టుకుంటే కాని ఇవన్నీ తిరిగినట్టు జస్ట్ చూసొచ్చేయటానికి ఉంటుంది సార్ ఎంజాయ్ చేయటానికి ఉన్నటే ఉండదు అండ్ మీరు మేము ఒకవేళ నేను ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ బీచ్కైతే బీచ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది సార్ మీరు అక్కడ కూడా ఒకరోజు ఉండే స్టే చేసి మీరు వెళ్లకుండా అక్కడ ఉన్న జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ చూసుకొని వెళ్లొచ్చు సార్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతది సార్ అక్కడ ఓకే సార్ సో మీరు మీ ఫ్యామిలీతో వస్తున్నారా సార్ సింగిల్గా వస్తున్నారా ఓకే సార్ ఓకే సార్ అయితే మీరు ఒకసారి చెయ్యండి మీరు ఒకసారి చెప్తాను సార్ మీకు ప్రొఫైల్ అయితే షేర్ చేస్తాను సార్ ఒకసారి ఆ షెడ్యూల్ ఏంటో మీకు చెప్తాను సార్ బడ్జెట్ కూడా మీకు చెప్తాను సార్ ఓకే సార్ అయితే మీకు ఒకసారి పెడతాను సార్ చూడండి సార్ అయితేని చూశాక మీరు ఒకసారి కాల్ చేయండి సార్ ఓకే సార్